కాకినాడ జిల్లాలోని స్థానిక పరిశ్రమలు వ్యాపార మరియు వ్యాపారాలు చాలా ఉన్నాయి కాకినాడ జిల్లాలో అనేక స్థానిక పరిశ్రమలు మరియు వ్యాపారాలు ఉన్నాయి ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు జిల్లా ఆర్థిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి వస్త్ర పరిశ్రమ కాకినాడ జిల్లాలోని అత్యంత ముఖ్యమైన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ ఈ పరిశ్రమ పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైంది మరియు అప్పటినుండి ఇది జిల్లా ఆర్థిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది జిల్లాలో అనేక వస్త్ర మిల్లులు ఉన్నాయి అవి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన పత్తిని ఉపయోగించి వివిధ రకాల వస్త్రాలను ఉత్పత్తి చేస్తాయి వ్యవసాయ పంటల దుకాణాలు కాకినాడ జిల్లాలో వ్యవసాయం ఒక ప్రధాన ఆదాయ వనరు జిల్లాలో అనేక వ్యవసాయ పంటల దుకాణాలు ఉన్నాయి ఇవి స్థానిక రైతులకు విత్తనాలు ఎరువులు మరియు ఇతర వ్యవసాయ సామాగ్రిని అందిస్తాయి ఈ దుకాణాలు రైతులకు మెరుగైన దిగుబడిని పొందడంలో సహాయపడతాయి విద్యారంగం కాకినాడ జిల్లాలో విద్యారంగం బాగా అభివృద్ధి చెందింది జిల్లాలో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి ఇవి వివిధ స్థాయిల విద్యను అందిస్తాయి ఈ విద్యాసంస్థలు జిల్లాలోని యువతకు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు కాలక్రమేణ ఎలా పరిమాణం చెందాయి అంటే కాకినాడ జిల్లాలోని పరిశ్రమలు మరియు వ్యాపారాలు కాలక్రమేణ అనేక మార్గాల్లో పరిమాణం చెందాయి వస్త్ర పరిశ్రమలో మిషిన్లను ఉపయోగించడం పెరిగింది ఇది ఉత్పాదకతను పెంచడంలో సహాయపడింది వ్యవసాయ పంటల దుకాణాలలో కొత్త సాంకేతికతలను ఉపయోగించడం పెరిగింది ఇది రైతులకు మరింత సమర్థవంతంగా ఉండటంలో సహాయపడుతుంది విద్యారంగంలో విద్యను మరింత అందుబాటులోకి తీసుకరావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాకినాడ జిల్లాలోని పరిశ్రమలు మరియు వ్యాపారాలు కొన్ని సమస్యలు మరియు అవకాశాలను ఎదుర్కొంటున్నాయి